మీ ప్రాంతాలలో మరి హాస్పిటల్కు వెళ్ళినప్పుడు మన ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు మరి అక్కడ వెళ్ళినప్పుడు ఎవరు లేని స్థితిలో ఉన్నప్పుడు మనం అక్కడ వెయిట్ చేసే వారుగా ఉండాలి ఒకవేళ ఎవరు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రాణాపాయం వచ్చినప్పుడు మరొక దగ్గరకి మనము వెళ్ళాల్సిన వారిగా ఉంటున్నాం మరి డాక్టర్ కూడా కొన్ని పరిస్థితులు మనల్ని ఇవ్వలేనప్పుడు మనకు ఇక్కడ కా వీలుకాదమ్మా మరి వేరే దగ్గరికి తీసుకు వెళ్ళన్నప్పుడు మనం అక్కడ వెయిట్ చేస్తాం అయిన డాక్టర్ చూస్తాడు తర్వాత మనం వేరే దగ్గరికి వెళ్ళటానికి మన ప్రాణాన్ని మనం కాపాడుకోటానికి ఎంతైనా మనము ప్రయత్నం చేస్తాము